సార్ మేము మీ రవాణా ఏజెన్సీ నుంచి తరచుగా ప్రయాణించే వినియోగదారులం సార్ మేము ఒక ట్రిప్ వెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు అంటే హైదరాబాద్ టూ గోవా సార్ మేమనుకున్నది ఫైవ్ డేస్ ట్రిప్ సార్ కంపల్సరీ ఐదు రోజుల ట్రిప్పు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే లైక్ స్ మంగళ వారమన్నా బుధవారమన్నా స్టార్ట్ చేసి మళ్ళీ ఫైవ్ డేస్ వరకు మన ఇంట్లో ఉందామని చెప్పి అనుకుంటున్నాం సార్ గోవా ఒక్కటే కాదు లైక్ గోవా నుంచి మాకు ఇంకా అటుపక్కన ఇటుపక్కన ఏమన్నా ఊర్లున్నా కూడా మాకు చూపెట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది సార్ తర్వాత ఎంతవుతుంది సార్ మీరు అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి ఎంత అడుగుతారు ఎంత తీసుకుంటారు అప్రాక్సిమేట్లీ పర్ కిలోమీటర్ తీసుకుంటారా ఇంకేమైనా తీసుకుంటారా మీరు అని సార్ మీరు పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ అని చెప్తుండ్రు సార్ బాగా ఎక్కువ కాస్ట్ అది మీకు సార్ వెహికిల్ ఏమి ఉంటుంది మీకు అసలు అది ఏ అంటే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు కదా మీరు ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ పెడదాం అనుకుంటున్నారు మాకు ఇన్నోవా ఇస్తారా మీరు అయినా సార్ ఇన్నోవాకు కూడా ట్వంటీ కిలో రూపీస్ పర్ కిలోమీటర్ అంటే చాలా ఎక్కువ సార్ చాలా ఎక్కువ మేము వేరే వాళ్ళతో ఎవరితోనైనా అడిగితే వాళ్ళు ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అని చెప్తాండ్రు సార్ అయినా కానీ మేము మీ దగ్గర రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఎప్పుడూ తరచుగా మీ దగ్గర ప్రయాణిస్తుంటాం కాబట్టి మాకు ఏమన్నా మాకు ఏమన్నా ఇంకా తగ్గింపు ఏమన్నా వస్తుందా మీ ట్వంటీ కాకుండా ఫిఫ్టీన్ ఏమన్నా వస్తుందా ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ ఏమన్నా వస్తుంది మాట సార్ అది కాకుండా మేము మీ దగ్గర ప్రోమో కోడ్స్ ఉన్నాయి సార్ మరి ప్రోమో కోడ్ ఏమన్నా మాకు మేము యూజ్ చేసుకుంటే మే ప్రోమో కోడ్ తక్కువ వస్తుందా మేము ఖచ్చితంగా మేము పోవాలని చెప్పి అనుకున్నాం అది కూడా మీ దగ్గర నుంచే మీతో వెహికిల్ నుంచే మాట్లాడుకుని పోదాం అనుకుంటున్నాం కాబట్టి మీ మమ్మల్ని చూసి కొద్దిగంతా డిస్కౌంట్ చెయ్యండి మీరెంత డిస్కౌంట్ చేస్తే మేము అంత అంత ఎక్కువ ఎక్కువ మాకు బెనిఫిటు మీకు బెనిఫిట్స్ సార్ ఎందుకంటే మేము మీకు ఒక్కరికి కాదు మేము ఇంకా నలుగురు ఐదు కస్టమర్స్కి ఇంతకు ముందు కూడా మీకు చెప్పినాం ఈ రోజు కూడా మీకు చెప్తాం రేపు పు వచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళకు ఖచ్చితంగా ఈ సంస్థ నుంచి ఈ ఏజెన్సీ నుంచి మీరు వెళ్తే మీకు డిస్కౌంట్స్ వస్తాయి అని కూడా చెప్తాం మీరు చెప్తాం కాబట్టి మీకు మీరు మాకు ఖచ్చితంగా కొద్దిగా తక్కువ చేసి రేట్ ప్రకారంగా తక్కువ చేస్తే కొద్దిగా బావుంటుంది సార్ అని చెప్పేసి మా చిన్నపాటి రిక్వెస్ట్ సార్ మీరు ఆలోచించండి చెప్పండి మాకు